అవును ఈ రోజుల్లో సినిమా పాటలు రాగాలను ఆధరంగా చేసుకుని భజనలు పాడే పద్ధతి చాలా ప్రాచుర్యం పొందింది ఈ త ఇలా కీర్తనలు ప్రత్యేకంగా యువతలో భక్తిని ప్రేరేపించేందుకు వారికి సులభంగా ఆకర్షణీయంగా ఉండేలా రూపొందించబడుతున్నాయి ఇందులో నా అభిప్రాయం ఏంటంటే ఇది ఒక మంచి పరిణామమే అని నేను భావిస్తాను ముఖ్యంగా భక్తి భావనను నూతన తరానికి చేరవేసే ప్రయత్నంగా చూస్తే సంగీతం రూపం మారినా సారాంశం భక్తియే కావడం ముఖ్యం అయితే భక్తి గీతాల స్వరాల్లో మర్యాద ఉండాలి సినిమా పాటల స్టైల్ తీసుకుంటూ కూడా ఆత్యాధికతను నమ్మకంగా నిలుపుకోవడమే శ్రేయస్కరం ఇది నా అభిప్రాయం